గీతా పరివార్ వారు నిర్వహించే ఆన్లైన్ జూమ్ మీటింగ్లో పాల్గొంటూ పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతా అధ్యయనం చేయడం జరిగింది గీతా జిజ్ఞాసూ మూడు అధ్యాయాలు మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణురాలుని అయినాను గీతా పాఠక్ పరీక్షకు ఆరు అధ్యాయాలు కంఠస్తీకరణా జూమ్ మీటింగ్లో పాల్గొని అధ్యయనం చేస్తున్నాను శ్రీరామకోటి గ్రూపులో మెంబర్గా ఉన్నందునా గీతా అధ్యయనం చేయించే గీతా పరివార్ గురించి తెలిసినది ఇందువలనా సంస్కృత భాషాభివృద్ధి వ్యాకరణా ఉచ్చారణా అభివృద్ది మరియు ఆధ్యాత్మికతా అభివృద్ది కలుగుతున్నవి